హలో డీలర్ గణేష్ గారేనా నేనండి రోహన్ అండి ఫార్మర్ ని అదే మరి వెజిటబుల్స్ ఉన్నాయి మరి అదే అదే రేపటికే మీకు అదే వెహికల్ మాట్లాడుకుంటే మనం రేపు మా మార్నింగ్ కల్లా మీకు మీకు వెళ్ళిపో ఒచ్చేస్తాయి కదా నా దగ్గర మరి ఒక నలభై కేజీలు టమాటా ఉందండి నలభై కేజీలు వంకాయలు ఉన్నాయి పది కేజీలు బీరకాయలు ఉన్నాయి అన్నీ కూడా నాచురల్ గా పండించినవే రసాయనాలు ఏవి లేవండి మంచి నాచురల్ ఫుడ్ అండి నా దగ్గర టమాటా ఉంది వంకాయ ఉంది బీరకాయ ఉంది బెండకాయలు ఉన్నాయి బెండకాయలు ఒక పది కేజీలు ఉన్నాయండి నాకన్నీ అదే అదే మరి రేట్ ఒకసారి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని నేనేం చెప్తానండి ఇప్పుడు కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది కదా మరి కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి అన్నిటిలకి కలిపి మీరొక ముప్పై వేలు ఇస్తే బాగుంటుందని నలభై కేజీలు టమాటా ఉంది కదండి ట్రాన్స్పోర్ట్ మాకు కాదు మాకు ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి కదండి మాకు ఎక్కువైపోతోంది అది కూడా మాది విలేజ్ మీకైతే సిటీ మీదగ్గర ఎక్కువ బళ్ళు ఉంటాయి లేదు లేదు మీరు పెట్టుకోండి కావాలంటే మేము లోడ్ చేసి పంపించేస్తాం మీరు పెట్టుకోండి అలాగే రేపు మార్నింగ్ కి అంటే మీరు సాయంత్రం కల్లా పంపించారనుకోండి నైట్ కి లోడ్ చేస్తే ఉదయం కల్లా మీకు వచ్చేస్తాయి ఓకే సార్ ఓకే సార్ రేపు మీరు అమౌంట్ కొంచం ఫోన్ చేసేయండి నెంబర్ పంపిస్తాను తర్వాత ఓకే సర్ ఉంటాను థాంక్యు సార్ అయితే